నమస్తే అండి నేను టూరిస్టునండి నేను కేరళ నుంచి వచ్చాను నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అండి ప్రసిద్ధమైన ప్లేసెస్ అన్ని చూడాలనుకుంటున్నానండి అదేం లేదండి నేను నాకు కొత్త కొత్త ప్రదేశాలు అవి చూడాలంటే అన్ని తెలుసుకోవాలంటే నాకు చాలా ఇష్టమండి ఈ ఆంధ్రప్రదేశ్ గురించి అక్కడ ఉన్న ఫేమస్ ప్లేసెస్ గురించి అక్కడ ఉన్న కల్చర్ గురించి తెలుసుకోవాలని నేను అనుకుంటున్నానండి అవునా అండి అవునా అండి ఎన్ని రోజులు పడుతుందండి అక్కడికి వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుందండి అక్కడికి వెళ్ళడానికి ఆ గుడి దగ్గరకి వెళ్ళడానికి నాకు ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతున్నానండి అక్కడ ఇప్పుడు ఉండడానికి ఏమైనా సౌకర్యాలు ఉన్నాయా అండి ఇంకా ఏమైనా ప్రదేశాలు ఉన్నాయా అండి తప్పకుండా చూస్తానండి ధన్యవాదాలండి సరేనండి